హలో చెప్పండి అవును ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారండి ఓకే మీరు బస్సులో పోవాలి అనుకుంటున్నారా కార్లో పోవాలి అనుకుంటున్నారా సరే అండి మీరు ఉందండి మీరు ఎన్ని రోజులు ఉంటారండి రూమ్స్ అవి కూడా అరేంజ్ చేయమా అండి భోజనాలు కూడా కలిపే ఉంటాయండి మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం ఉంటుందండి నైట్ మీరే చూసుకోవాలండి

మాది చిత్తూరులోనే బస్ స్టాండ్ కాడ ఉంటుందండి మనిషికి ఒక రెండు వేలు పడుతుందండి మీరు ఐదు మంది అంటున్నారు కాబట్టి ఒక పదివేలు అవ్వచ్చు అండి

అదేం లేదండి మీరు కన్ఫామ్గా చెప్తే అదే మీరు ఎప్పడు బయలుదేరుతారు అండి ఈరోజా రేపా ఓకే అడ్వాన్స్ ఏం పర్లేదండి మీరు వచ్చాక ఫోన్ చేయండి మనం మాట్లాడుకుందాం అండి ఒకసారి ఆఫీస్ కాడికి వచ్చారు అంటే మాట్లాడుకుందాము అండి సరే అండి